మా గ్రామంలో నేను మా కుటుంబ సభ్యులందరు కలిసి ఇల్లు కట్టుకున్నాను వారికి ఇటుక అందుబాటులో లేదు అని చెప్పే లిమిట్ గా వ్యాపారం మొదలుపెట్టాం మేము ఇరవై ఒక్క సంవత్సరంలో ఇటుక వ్యాపారం మొదలుపెట్టిన తరువాత ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాల వ్యాపారం చేశాము ప్రతి ఒక్క సంవత్సరం కూడా మేము మా వ్యాపారాన్ని అభివృద్ధి చేసి రెండు లారీలను ట్రాక్టర్లను జేసిబీలను కొన్న ఈరోజు వ్యాపారానికి ఎప్పు ఎక్కువగా అభివృద్ధి చేసుకున్న దీన్ని ముందు మాకు ఆర్థికంగా కూడా లాభాలు రావటం వలన మేము మంచి గా స్థిరపడం ఈరోజు వ్యాపారాన్ని ఇంకా వేరే దగ్గర కూడా పెట్టిన నా ఆదాయాన్ని పెంచుకుంటూ మార్గాన్ని వెతుక్కుంటున్నా అంతేకాకుండా మా గ్రామంలో ఎక్కువగా చిన్న చిన్న వ్యాపారులు చేసుకుంటున్నారు ఎక్కువగా ఉన్నారు అదేవిధంగా డైలీ గా పనికి వెళ్ళే లేబర్లు పనిచేసుకున్న బ్రతుకే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఇలా మాకు దగ్గరలో ఎక్కువగా వ్యాపారాలు చేసుకుంటూ అందరూ కూడా ఆర్థికంగా బలంగా ఉన్నారు